నేను స్వేతని మాట్లాడుతున్నాను మీ మీ నేమేంటి ఒక వన్ మినిట్

యాక్చువలీ మేము టీవీ పర్చేస్ చేద్దాము అని కాల్ చేసాము మీకు కాంటాక్ట్ అవుతున్నాం ఓకే అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ టీవీస్ ఇంకా అవి చెప్పగలరా మీరు ఒక్క థర్టీ టు ఫార్టీ అంటే ఏదైనా అంటే ఇప్పుడు మంచిగా టాప్ ట్రెండింగ్లో ఏదుందో అది చెప్పండి మీకు ఐడియా ఉంటుంది కదా ఓకే ఓకే మీ స్టోర్ వర్కింగ్ అవర్స్ చెప్తారా అంటే మేము విజిట్ అవుతాము ఈ వీక్లో ఓకే సోఫ్తా ఫార్టీ ఫార్టీ ఇంచెస్ లేదండి టీవీ ఒక్కటే ఓకే అవునా అండి స్టోర్ విజిట్ చేసి ఈ వీక్లో వస్తాం ఓకే స్వేత ఓకే థాంక్యూ